జనరల్గా ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ ఉందంటే ఫ్యామిలీలో లేడీసు జెంట్స్ ఏం చేస్తారంటే లేడీస్ ఉన్నారనుకో లేడీస్ ఏం చేస్తారు వాళ్ళ హోమ్కి రిలేటెడ్ అయిన మొత్తం అన్నీ వర్క్స్ వాళ్ళు చూసుకుంటారు అంటే లైక్ హౌస్ క్లీన్ చేసుకోవడము డిష్షెస్ క్లీన్ చేసుకోవడము వాషింగ్ అని అండ్ అలాగే చిన్న చిన్న మొక్కలు వేయడము అప్పుడప్పుడు బయట పొలంలోకి వెళ్ళడము అలాంటివి అండ్ అలాగే ఇంటి బాధ్యత అంటే ఏ భర్త తీసుకొచ్చిన దాన్ని ఏ పొదుపు చేయడం పిల్లలకి మంచి నడవడిక నేర్పించ్చడము ఇంట్లో వంట చేసి అందరికీ పెట్టడము అందరినీ ఏకధాటిగా తీసుకెళ్ళడము ఇలాంటివన్నీ లేడీస్ చూసుకుంటారు జెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో అవసరాలు ఏంటనేది తెలుసుకుని వాటికి తగ్గట్టు అన్నీ అరేంజ్ చేయడము ప్రతీ డా ప్రతీది అజెస్ట్ చేయడము ముందుండి ఆ ఫ్యామిలీని నడిపించడము సంపాద ఇంక ఒక క్లియర్గా చెప్పాలంటే సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి ఇంటి బాధ్యనంతటిని పురుషుడు తీసుకుంటాడు